క్రీడల్లో స్త్రీల ప్రాతినిధ్యం అంటే క్రీడలో ఆడవాళ్ళు పాల్గొనడం గతంలో క్రీడలు ఎక్కువగా అబ్బాయిలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చాలా రంగాల్లో ముందుకు వస్తున్నారు ఉదాహరణకి మళ్ళీశ్వరి గారు వెయిట్లిఫ్టింగ్లో పథకం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారు ఆమె వల్ల చాలామంది అమ్మాయిలకు ప్రేరణ వచ్చింది ఇంకొకరు అంటే అవని లేఖరా పారాలింపిక్లో పథకం గెలిచారు సోలర్ స్కేటింగ్లో అమ్మాయిలు బాగా రాణిస్తున్నారు ఇలా అనేక మహిళలు క్రీడల్లో విజయం సాధిస్తున్నారు ఇది చాలా మంచిదే సమాజం కూడా ఇప్పుడిప్పుడు ఆడవాళ్ళను ప్రోత్సహిస్తుంది క్రీడల్లో స్త్రీల ప్రాతినిధ్యం వలన లింగ సమానత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూస్తున్నాం అందుకని ఇక ఎక్కువగా అమ్మాయిలు క్రీడల్లో పాల్గొనాలి మనం అంతా వారిని ప్రోత్సహించాలి